ఎక్కువ మందికి వంట చేయడం ఒక సవాలు గానే ఉంటుంది కానీ అది చాలా ఆనందదాయకమైన అనుభవం కూడా కావచ్చు మీరు ముందుగానే ప్రణాళికను చేసుకోవడం మరియు ముందస్తుగా కొన్ని పనులను చెయ్యడం ద్వారా మీరు వంటను త్వరగా మరియు సులభంగా పూర్తి చెయ్యవచ్చు నేను ఎక్కువమందికి వంట చేసేటప్పుడు నేను కొన్ని మెలకువలను ఉపయోగిస్తాను నేను ముందుగానే వంటకాన్ని రూపొందించుకుంటాను ఇది నాకు అన్నీ పదార్థాలు మరియు పరికరాలను కొనుగోలు చేయడానికి మరియు అన్నీ సిద్ధతలను పూర్తి చేయడానికి సమయం ఇస్తుంది నేను పదార్థాలను ముందుగానే కత్తిరించి తురిమి వేస్తాను ఇది వంట సమయంలో నన్ను వేగంగా ఉంచుతుంది నేను కొన్ని వంటకాలను ఒకేసారి తయారు చేస్తాను ఉదాహరణకు నేను ఒకే సమయంలో సలాడ్ సూప్ మరియు ప్రధాన వంటకాన్ని తయారు చేస్తాను నేను మిషన్లను ఉపయోగిస్తాను ఉదాహరణకు నేను ఒకటి లేదా రెండు పాత్రలను ఒకే సమయంలో వేడి చేయడానికి మరియు కూరగాయలు త్వరగా కత్తిరించడానికి మిక్సర్ను ఉపయోగిస్తాను ఒకే రకమైన పదార్థాలను కలిసి ఉంచడం ఉదాహరణకు అన్ని కూరగాయలు ఒకే బకెట్లో మరియు అన్నీ మాంసం లేదా చేపలను మరొక బకెట్లో ఉంచుతాను ఇది మీకు ఏ పదార్థం అవసరమో త్వరగా కనుగొనడంలో సహాయం పడుతుంది మీరు వంట చేయడం ప్రారంభించే ముందు మీరు ఉపయోగించే అన్నీ పరికరాలను సిద్ధం చేసుకోండి ఇది వంట సమయంలో మీరు ఆగిపోవడం తగ్గిస్తుంది మీరు వంట చేస్తున్నప్పుడు ముందుగానే సిద్ధం చేసిన పదార్థాలను ఉపయోగించండి ఇది వంట సమయాన్ని మరింత తగ్గిస్తుంది కొంచెం ప్రణాళికా మరియు ముందస్తు చర్యలతో మీరు ఎక్కువ మందికి వంట చేయడం ఒక సులభమైన పనిగా చేయవచ్చు ఇక్కడ కొన్ని రుచికరమైన మరియు సులభమైన వంటకాలు ఉన్నాయి ఇవి ఎక్కువ మందికి అనుకూలంగా ఉంటాయి సాధారణ సలాడ్ టమాటాలు క్యారెట్లు పుచ్చకాయలు మరియు మీకు ఇష్టమైన ఇతర కూరగాయలతో సలాడ్ను తయారు చేసుకోవచ్చు సూప్ కూరగాయల సూప్ మీస్ మీసం సూప్ లేదా చిక్కుళ్ల సూప్ వంటి రుచికరమైన సూప్లను తయారుచేసి ఉంచుతాను